నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ నేను నృత్యం చేసింది లేదు కాబట్టి నేను సవాళ్ళని ఎప్పుడు ఎదుర్కొందిగా నాకు గుర్తులేదు ఇంకా నా స్నేహితురాలి విషయంలోకి వచ్చేసరికి తనకి నృత్యం అంటే ఎంతో విషయం కాబట్టి భరతనాట్యం కూచిపూడి వంటి బేసిక్స్ అన్ని యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడం జరిగింది అప్పుడు తను చెప్పేది చేతులను వంకరగా పెట్టకూడదు కాళ్ళు స్ట్రైట్ గా ఉండాలి వంగి కూర్చోవాలి కానీ వంగకూడదు ఇలా పద్మాసనంతోనే ఎక్కువసేపు ఉండాలి వాటికి చాలా వ్యాయామాలు చేయాలి అని ఎన్నో రకాలు చెప్పేది సో అక్కడ వరకు తెలిసినది ఏమిటంటే శారీరికంగా ఎంతో దృఢంగా ఉంటే కాని మనం నృత్యాన్ని అధిగమించలేము నృత్యం చేసే సవాలను అధిగమించలేము అని నాకు అర్థమైంది